మన ప్రాంతంలో ఎక్కువగా కనిపించే పక్షులు కాకి నాకు ఇష్టమైనది రామచిలుక చిల చిలక చాలా అందంగా ఉంటుంది చిలక మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది చిలక చాలా బాగా ఎగురుతుంది చెట్ల మీద ఎక్కువగా వాలుతుంది చిలకని జ్యోతిష్యం కూడా యూజ్ చేస్తారు రాముడి దగ్గర రామచిలక కూడా ఉంటుంది

చిలక ఒక రంగుల ఆకర్షణంగా ఉండే పక్షి దీనిని పెంపుడు జంతువుకి కూడా చాలా మంది ఇంట్లో ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు చిలకలు బలమైన వంపు తిరిగిన ముక్కు బలమైన కాళ్ళు ఉంటాయి చిలకకి ఎక్కువగా చిలకలు గ్రీన్ కలర్లో ఉంటాయి అయితే కొన్ని పంచ రంగుల్లో చిలకలు కూడా ఉంటాయి చిలకలు ఎక్కువగా గింజలు పండ్లు మొగ్గలు చిన్న మొక్కలని తింటూ ఉంటాయి కొన్ని జాతులు పురుగులని చిన్న జంతువులని తింటూ ఉంటాయి సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రల్లో గూళ్ళు కట్టుకుంటాయి చిలకలు చాలా తెలివైన పక్షులు అని మనం అనుకుంటూ ఉంటాము ఇవి మనుషులని మనుషుల గొంతుని పోల్చి అదేవిధంగా మన మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటాయి అయితే పెం పెంపుడు జంతువులలో వ్యాపారం వేట పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవే తొందరగా అంతరించిపోతూ ఉంటాయి చిలక చిలకను పెంపుడు జంతువుగా కాకుండా భగవాన్ దాసిగా దాసిగా కొలుస్తూ ఉంటారు రాముని ప్రతిరూపంగా ఎక్కువ కొలవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జ్యోతిష్యంలో చిలకను ప్రధాన పాత్రకి కూడా అదే పోషిస్తూ ఉంటుంది భారతదేశంలో నందే కాకున్నా మనం మరి కొన్ని దేశాల్లో సైతం చిలకే జ్యోతిష్యం చెబుతూ ఉం